వనరుల కొరత అనేది మా గుంటూరు జిల్లాలో అయితే ఉన్నాదండి అదేంటంటే వాటర్ అనమాట ముఖ్యంగా మున్సిపాలిటీ వాటర్ అనేది మాకు కొంచెం అన్నీ అన్నిరోజుల్లో రాదు అనమాట అందువల్ల కొంచెం కాలుష్యమైన నీళ్లు తాగి ప్రజలు కూడా కొంచెం ఇబ్బందులకైతే గురవుతున్నారండి ముఖ్యంగా ఇది ఆషాడమాసం అంటారు కదా అంటే వర్షాకాలం స్టార్ట్ అయినప్పుడు మనకు వస్తుంది అనమాట అందువల్ల వాళ్ళకి విరేచనాలు వాంతులతో అయితే పిల్లలు కానీ పెద్దలు కానీ జ్వరాల బారిన పడుతున్నారు అనమాట అలాగే ఇక్కడకు వచ్చేసరికి టీకాలు అందించే కేంద్రాలు కూడా గవర్నమెంట్ ఏర్పాటైతే చేస్తుంది అండి కానీ అందరికైతే అందుబాటులో ఉండవనమాట ఇవి ఎందుకంటే కొన్ని గ్రామీణ ప్రాంతాలు వారైతే ఇక్కడికి రావాలంటే సరైనటువంటి రవాణా సౌకర్యాలు లేక ఇబ్బందులకు గురి అవుతారనమాట కంపల్సరీ ఈ మధ్య ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ ప్రతీ ఇంటికి వెళ్లి చిన్నపిల్లలు ఎవరున్నారు వారికి టీకాలవి కూడా వేయించారు లేదా అని చెప్పి కొంతమంది ఆశా వర్కర్లని అంగన్వాడీ వాళ్ళని ఏఎన్ఎంలని ఉంటున్నారనమాట వాళ్ళైతే గవర్నమెంట్ ఏర్పాటు చేసిందండి వాళ్ళు అన్నీ చూసుకొని పిల్లలకదీ టీకాలు వేయిస్తున్నారు ఇంక పెద్దలకైతే ఇంకా ఆరోగ్య ఆరోగ్యం కోసం ఏవైతే కేంద్రాలు ఏర్పాటు చేస్తారో వాటికి వెళ్లి వారైతే నండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి మెడిసిన్లు అవి కూడా తీసుకుంటూ ఉంటారనమాట అండి